మాట్లాడే తెలుగుకి రాసే తెలుగుకి తేడాలున్నాయి అది ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళున్నారు వాళ్ళ యాస ఒకటి ఉంటుంది అట్లానే మాట్లాడుతారు కానీ అది పేపర్ మీద రాసేటప్పటికి అట్లా కరెక్ట్గా తెలుగు అనేది స్టాండర్డ్గా రాయలేరు అలాగే రాయలసీమ వాళ్ళు ఉంటారు ఆంధ్రావాళ్ళు కూడా ఉంటారు అలా యాస అనేది మారతూ ఉన్నా కాని తెలుగు పేపర్ మీద రాసేటప్పటికీ సాన్గన్గా అసలు రాయలేరు కరెట్టుగా రాయలేరు దానికంటూ స్టాండర్డ్గా తెలుగు అనేది స్టాండర్డ్గా పేపర్ మీద రాయగలగాలి ఇప్పుడు బాష ఇప్పుడు ప్రదే ఇన్నీ మూడు ప్రదేశాలైనా వేరే ప్రదేశమైనా కానీ ఆ తెలుగు అనేది మాట్లాడ్డం అయితే ఈజీగానే మాట్లాడేస్తాము ఇప్పుడు చద చదవలేనివాళ్ళు ఉంటారు చదువుకొనోలేని వాళ్ళు కూడా ఉంటారు చదువుకునొళ్ళు కూడా ఉంటారు కానీ అది వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడ్డం ఈజీగానే మాట్లాడేస్తారు కానీ అది రాసేటప్పుడు ట్రై చేసినా కొన్నికొన్నిసార్లనేది కరెక్ట్గా స్టాండర్డ్గా అనేది మైన్టైన్ చెయ్యలేరు రాయలేరు ఇప్పుడు చదువుకునొళ్ళైనా కానీ తెలుగు వెంటనే చెప్పాగల్తారు చదవగల్తారు మాట్లాడగల్తారు ఇంగ్షీషు వాళ్ళైనా సరే తెలుగు నేర్చుకునైన మరైనా మాట్లాడతారు కానీ అది రాయడమనేది కష్టమే అది స్టాండర్డు ఒక తెలుగనేది అది స్టాండర్డ్గా ఉండాలి అది స్టాండర్డ్గా పేపర్ మీద రాయగలగాలి అలా మనం తెలుగనేది పర్ఫెక్ట్గా రాయాలి